గుడ్ మార్నింగ్ టీచర్ మేము మా పాప వాళ్ళ కా వాళ్ళ పేరెంట్ మేడం మేడం అయితే పాపకు ఎక్స్ట్రా ఫీజ్ ఏదో అడుగుతున్నారు గదా మేడం ఆక్టివిటీస్ గురించి డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుందంట చప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మాకేం చెప్పలేదు కదా మరి ఇవన్నీ

మేడం మేడం

అదే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలా మేడం ఇప్పుడు క్లాస్లో అదే కాని మరి అంతే అవుతుంది అమౌంట్ ఎంతండి థౌజండ్ మరీ ఎక్కువ కద మేడం అదే మేడం మరి స్టార్టింగ్ అడ్మిషన్ అప్పుడు మాకు ఏమి చెప్పలేదు మరి ఇప్పుడు మళ్ళీ అవి ఇవి అంటున్నారు అంటున్నారు కట్టండి అంటున్నారు అవి చేపిస్తాం కాని ఇంకా అమౌంట్ మరి ఎక్కువైయ్యింది మేడం చూడండి మేడం ఇంకేమన్నా ఏం చేస్తున్నారు మేడం కల్చరల్ ప్రోగ్రామ్స్ మరి ఫోర్టీన్త్ నవంబరు ఫోర్టీన్త్కు నవంబరు ఫోర్టీన్త్కు ఏం చేస్తున్నారు మేడం ఆ స్కూల్లో అవి కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు మేడం ఓన్లీ

ఈ అమౌంట్ ఏమి కంసేషన్ లేదా మేడం అది ఏమన్నా ఉందా మేడం అస్సలు ఎప్పుడు కట్టాలండీ లాస్ట్ ఎప్పుడు

ఓకే ఎప్పుడు ఎప్పుడు చేయ ఎప్పుడు చేయమంటావు మ్యామ్ మీకు అమౌంట్ ఎప్పుడు ఇయ్యాలండి మేడం సరే మేడం ఓకే ఇస్తాము ఓకే ఓకే